ఒకవేళ నేను ఏదైనా దేశానికైనా ప్రయాణం చేసే అవకాశం కనుకవస్తే నేను ఫస్ట్ వెళ్ళేది అయితే నాకు లండన్ అంటే చాలా ఇష్టం ఆ లండన్ వెళ్ళి అక్కడ అంత చూడాలి అని చెప్పి అలాగే ఏంటంటే నాకు వాళ్ళ లాంగ్వేజ్ కానీ అంతా ఇష్టం ఇంకోటి ఏంటంటే కొరియన్ కొరియన్ సిరీస్ నేను ఫస్ట్ నుంచి చూసేదాన్ని ఆ ఫస్ట్ నుంచి ఆ కొరియర్ సిరీస్ చూడటం వలన నాకు కొరియా వెళ్ళాలి కొరియా వెళ్ళి వాళ్ళతో ఫోటో దిగాలి నేను చూసే వెబ్ సిరీస్లో వాళ్ళు అక్కడ ఉంటారేమో వాళ్ళని చూడాలి వాళ్ళతో మాట్లాడాలి నా ఫీలింగ్స్ నేను ఎక్స్ప్రెస్ చేయాలి అలాగ నాకు చాలా ఇష్టం ఆ కొరియాకి కానీ లండన్కి గాని ఇలాంటి ప్లేసెస్కి కానీ వెళ్ళాలంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నాకు అక్కడ అక్కడ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బావుండుద్ది అంట అలాగే అక్కడ కల్చర్కానీ అంతా బావుండుద్దని చెప్పి నా ఒకసారి మా ఫ్రెండ్ వెళ్ళిన అమ్మాయి చెప్పింది సో అప్పటినుంచి నేను వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పి నాకు ఫస్ట్ నుంచి అనిపించింది